ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు మనం చూస్తే అవి దేనికి పనికి రాకుండా ఏదో చదువులేని వారికి గతి లేని వాళ్ళు వెళ్ళి చేరే రకంగా సదుపాయాలు కూడా ఏమి లేకుండా ఉండేవి కనీసం మరుగుదొడ్లు వసతి గోడ లేకుండా ఒకప్పుడు ఉండేవి ఎవరూ వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి అనుకునేలాగా ఏమీ లేవు గత ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే కనీస మౌలిక వసు స వసతులు కూడా లేవు సదుపాయాలు కూడా లేవు ఎందుకంటే గవర్నమెంటు అసల శ్రద్ధే తీసుకోలేదు కానీ కాలక్రమేణ ఈరోజున మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు కానీ కార్పొరేట్ విద్యాసంస్థలకు కానీ ఎటూ తీసిపోకుండా సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని మార్పులు మనం ఈ రోజును గమనిస్తే ఇంతకుముందు బస్సు సౌకర్యం ప్రైవేట్ పాఠశాల వరకే ఉంది కానీ ఈరోజున గవర్నమెంటు బస్సులు కూడా వేయించింది మా ఏరియాలో కానీ ప్రొద్దున ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు జడ్ పి హై స్కూల్కి వెళుతుంది అలాగే టెక్నాలజీ పరంగా మనం మాట్లాడుకుంటే ఈరోజున ప్రతీ ఒక్క చిన్నపిల్లలకి డిజిటల్ విద్య అంటే కంప్యూటర్ ఒక ప్రొజెక్టర్తో విద్యను ఈరోజు డిజిటల్ రూపంలో బోధిస్తున్నారు పిల్లవాడికి దాని పట్ల ఆసక్తి ఎక్కువగా విద్యార్థులు మక్కువ ఎక్కువ అయ్యేటట్లు కార్పొరేట్ స్థాయిలో ఈరోజున మన విద్యా సంస్థలు ప్రభుత్వం తరపున చాలా ముందుకు వెళ్ళాయి ప్రభుత్వ కళాశాలలో ఒకప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజుని చూసుకుంటే మధ్యాహ్న ఆహారం భోజనం అలాగే ట్యాబ్లెట్లు ల్యాప్టాప్ల ద్వారా వారికి ప్రోత్సహించి చదవటానికి ఎన్నో రకమైన వెసులుబాట్లు యూనిఫామ్ బెల్టు టై షూసు ఇలా చాలా వరకు మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే అందిస్తుంది వీటన్నిటికంటే ముఖ్యంగా అమ్మ ఒడి అనే ఒక పథకం ద్వారా ప్రతీ ఒక్క విద్యార్థి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ప్రతీ నెల సారీ ప్రతీ సంవత్సరం ఒక్కొక్కరికి పదిహేను వేలు రూపాయలు తప్పున ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది కొన్ని కుటుంబాలు వీటితో చాలా వరకు జీవనాన్ని సాగించడం మనం గమనించగలుగుతున్నాము అలాగే మరి ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అనేది ఒక పెద్ద సంచలనమైన మార్పు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజం కానీ రంగం కానీ ఇంగ్లీష్ అనే ఒక భాషకు చాలా అలవాటు పడిపోయి అది లేనిదే మన రాష్ట్రం దాటి మన దేశం దాటి వెళ్ళలేము అనేలాగా ఆ ఇంగ్లీష్ మాధ్యమాన్ని మన ప్రభుత్వాలు కేంద్రం అవనివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి అవలంభించుకున్నాయి ఏదైనా ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకి ఉద్యోగం ఉంటుంది అనే ఒక అవగాహన అందరికీ కలిగింది అది ఒకప్పుడు చూసుకుంటే కార్పొరేట్ విద్యలోనే ఉండేది కానీ ఈరోజున ప్రభుత్వం స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టి అంతర్జాతీయ వేదికల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడి ఇంగ్లీష్లో వారిని అలరించి వారిని మెప్పించి చాలా వరకు మన తెలుగు రాష్ట్రం పిల్లలు ప్రైవేటు విద్యార్థుల కంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే ఈ రోజున ముందంజలో ఉన్నారని మనం చూస్తున్నాము ఆల్రెడీ చూసాము కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు